నడకలేదా సైకిల్ వల్ల హృదయ ఆరోగ్యం మెరుగుపడుతుంది క్యాలరీలు తగ్గుతాయి మరియు బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు మానసిక ఒత్తిడిని తగ్గించడంలో సహాయపడతాయి ఎందుకంటే ఇవి ఎన్డార్ఫిన్ విడుదలకు కారణమవుతాయి రెగ్యులర్ వాకింగ్ లేదా సైక్లింగ్ వల్ల బ్లడ్ షుగర్ లెవెల్ క్రమబద్ధంగా ఉంటాయి హై బీ పీ సమస్యలు తగ్గుతాయి